పిల్లలు డ్రాయింగ్ అనేది స్కూల్ టైం నుంచి నేర్చుకోవడం మంచిది ఈ రోజులలో మూడో తరగతి రెండో తరగతి నుంచి కూడా పిల్లలు డ్రాయింగ్ నేర్చుకుంటున్నారు ఇలాంటి కళలు ప్రారంభించడానికి చిన్నప్పటి వయసు మంచిది చిన్నప్పటి నుంచి అయితే ఇంట్రస్ట్ పెరుగుతుంది పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళకి ఇంట్రెస్ట్గా పెయింటింగ్ వేయడం ఇష్టపడతారు అలాగే ఏ వయసులో వారైనా నేర్చుకోవచ్చు చిన్నప్పటి నుంచి అయితే నేర్చుకుంటే అందరికి ఇబ్బందిగా లేకుండా మంచి డ్రాయింగ్స్ వేస్తారు ఓకే థ్యాంక్ యూ